కరోనా లాక్డౌన్ కుటుంబ సంబంధాలు ప్రాధాన్యాన్ని గుర్తు చేసింది ఎప్పుడు బిజీగా ఉండే జీవితాలు అనుకోకుండా ఇంట్లో ఉండిపోయాయి ఏదైన్నా ఇంట్లోనే ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు వంట గదిలో సరిపోయేది నాకు అసలు ఆడవాళ్ళు ఇంక వంట గదికి పరిమితం అయిపోయారు ఆ కరోనా టైంలో పంతొమ్మిది రెండువేల ఇరవై వరకు కరోనాతో ఒక సంవత్సరం అంతా ప్రతి ఒక్కరు వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆడవారు అయితే అసలు మొత్తానికి వంటగదికి పరిమితం అయిపోయారు ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ దగ్గర వరకు టిఫిన్ నుంచి భోజనం అయ్యేవరకు కూడా ప్రతి ఒక్కటి చేయవలసి వచ్చేది పెద్ద వాళ్ళకు ఒకటి కావాలి చిన్న పిల్లలకు ఒకటి కావాలి అలాగా టిఫిన్ దగ్గర నుంచి దోశ వడ బజ్జీ ఇలాగ మధ్యాహ్నం భోజనం వరకు అలాగే సాయంత్రం రాత్రి భోజనానికి కూడా ప్రిపేర్ చేయడానికి వంట గదిలోనే సరిపోయేది సగం జీవితం ఇలాగ స్నాక్స్ అని ఎన్నెన్నో వంటలు చేసుకుంటు లాక్డౌన్ అంతా అలా గడిచింది